మనం ఎప్పుడైతే మన వీధి గుమ్మాన్ని అలుకుతామో అదే ఒక మంచి యాంటీబయాటిక్ అదే ఎటువంటి పురుగులని లోపలికి మన గుమ్మం ద్వారా లోపలికి రానివ్వకుండా అదే అక్కడ ఆపుతుంది అండ్ అలానే మామిడి తోరణాలు కట్టడం వల్ల ఆ మావిడికాయ ఆకులు ఎక్కడైతే పరిశుద్ధమైన ఆకులు మనం వేలాడగొడతామో అక్కడ దాని నుంచి వచ్చే మంచి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఎటువంటి పురుగులు కానీ దోమలు కానీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి

జీవనం కొనసాగించేలా చూడాలి అండ్ అంతే మన పురాతన కాలాలు చెప్పిందాన్ని బట్టే మనం పాటిస్తే ఈజీగా ఇలాంటి విషయాలను నుంచి తప్పించుకోగలుగుతాము అండ్ ఇంకా దోమలు కూడా ఇంట్లోకి రాకుండా ఉండటానికి అంటే మనం పడుకునేటప్పుడు డిస్టబ్ చేయకుండా ఉండటానికి దోమతెరలు వాడవచ్చు అండ్ ఇన్స్టెంట్గా ప్రొటెక్షన్స్ ఏమైనా కావాలంటే ఆఫ్కోర్స్ ఇవి మంచివి కాదు లంగ్స్కి కానీ ఇన్స్టెంట్గా రావాలి అంటే వన్ ఆర్ టూ టైమ్స్ స్లీప్ వెల్ కానీ గుడ్ నైట్ అగరబత్తి కానీ ఇలాంటివి కూడా మార్టీన్ డేస్లో ఇవి వచ్చేసాయి యూజ్ చేస్తూ ఉన్నాము అండ్ ఒడోమస్ లాంటివి యూజ్ చేస్తున్నాము కానీ మన పురాతన కాలంలో చెప్పేవి మాత్రం కరెక్ట్ అయిన పద్ధతులు